స్విగ్గి మార్కెటింగ్ డెలివరీ కంపెనీకి ధన్యవాదాలు మేము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ సమయానికి డెలివరీ చేశారు మేము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మంచి క్వాలిటీతో మాకు డెలివరీ చేసినందుకు కృతజ్ఞతలు